పాటలు పాడాలి అనుకునేవారు ఎక్కువగా కూల్డ్రింక్స్ తాగడం మరియు ఎలాంటి మసాలాలు ఉన్న ఫుడ్ తినకుండా మంచిగా లైట్గా ఉన్న ఫుడ్ను తీసుకోవాలి ఆరోగ్యకరమైన ఫుడ్ని మరియు ఎలాంటి గొంతు పాడయ్యే కూల్డ్రింక్స్ ఐస్క్రీమ్స్ ఐస్టూబ్స్ లాంటివి ఇలా కూల్ ఐటమ్స్ ఏవి ఎక్కువగా తీసుకోకూడదు లవంగాలతో చేసినటువంటి కాషాయం మంచిగా అలా తీసుకోవడంవల్ల గొంతు మంచిగా ఉంటుంది పాటలు పాడటానికి ఒకటి రెండు రోజుల ముందు ఎలాంటి కూల్డ్రింక్స్ తాగకూడదు జలుబు వస్తుంది అలా జలుబు అవ్వడం వల్ల పాటలు సరిగ్గా పాడలేకపోతారు అందుకే ఎలాంటి కూల్డ్రింక్స్ అస్సలు తాగకూడదు